హలో హలో అన్నా మీ కొట్లో రైస్ బాగా రావడం లేదండి ఏ బాగాలేదన్నా అది బాగా మంచిగా రావడం లేదు మరి ఎవరి జీవితాలతోని ఆడుకుందాం అనుకుంటున్నారు మీరు ఇడ్లీ రవ్వ బాగాలేదన్నా పిల్లలందరూ వాళ్ళు వంట చేస్తే బాగాలేదు బాగాలేదు అంటున్నాడు ఇది తీసుకురాకండి అంటున్నారు వారు టేస్ట్ బాగా లేదన్నా ఇప్పుడు మీరు ఎవరి జీవితాలతోని ఆడుకుందాం అనుకుంటున్నారు చెప్పండి ఒకటి వాళ్ళు మళ్ళీ చిన్న పిల్లలు వాళ్ళు గిరాకీ రైట్ అన్నా మీ మీ గిరాకీ కోసం మీరు చూసుకుంటారు వాళ్ళ ప్రాణాలు వాళ్ళకి అవసరం కదా అండి అంటే ఇంకొ

నెంబర్ వన్ అనే వస్తున్నా అప్పుడు మళ్ళీ ఇప్పుడొకటి తెచ్చి పెట్టే వారు పిల్లలు అంటున్నారు ఇది బాగోలేదండి అంకుల్ ఇది బాగోలేదు ఇది తీసుకురాకండి ఇది తీసుకురాకండి ఇది తింటే మేము కక్కుతున్నాము ఇట్లా వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్తూ ఉన్నారు అందుకని నేను మీ దగ్గరకి వచ్చాను కదా ఇప్పుడు వస్తా అంటున్నా కదా అప్పుడు అంతకముందు బాగానే ఉండేది నేను తీసుకెళ్ళాను బాగుందని ఇప్పుడెందుకు బాగాలేదు అంటున్నాను మీరు అర్ధం చేసుకోండి

చూడండి

చూడండి చూడండి బాగా లేదన్నా అందుకనే మీతోని అలా అంటే నాకు బాగాలేదు పోనీ ఇంకో నెక్స్ట్ టైం అదే ఇలా రాకుండా చూడండి అంటున్నా నెక్స్ట్ టైం రాకుండా చూడండి ఇదొక్కటే ప్రాబ్లమ్ ఉందండి మీరు ఇంకోసారి ఇలా చేస్తూ ఉంటే మళ్ళా నేను ఇక వేరే విధంగా ఉంటుంది నా రియాక్షన్ ఇక వేరే కాడ కొనుక్కుంటా నేను వేరే కాడ కొనుక్కుంటా కొ అదే అండి ఇక నెక్స్ట్ టైం ఇట్లా బాగాలేకపోతే నేను వేరే కాడ తీసుకుంటా అన్నా మీరిక మీ ఇష్టం ఇక మంచిగా లేదు అనే కదా అన్నా నేను ఇప్పుడు మీకు నేను అప్పుడు బాగుండేవి ఇప్పుడు బాగాలేదు అందుకే వచ్చాను నేను ఈసారి నెక్స్ట్ టైం ఇంకా బాగా లేకపోతే వేరే కాడ తీసుకుంటా నేను

ఇప్పుడైతే చూడండి ఇప్పుడు బాగా ఉండేటట్టు చూడండి పంపించేట్టు పంపించండి ఓకే అండి